భారతదేశంలో ఆడవాళ్ళ రుతుక్రమం ఒక సహజ ప్రక్రియగా పరిగణించబడుతుంది అయితే కొన్ని సంస్కృతులు సమాజాల్లో రుతుక్రమం అనేది అసహ్యకరమైన అభిప్రాయాలు ఉన్నాయి అవేంటంటే బహిష్టు సమయంలో ఆడవారు పాటించవలసిన నియమాలు కొన్ని సంస్కృతులలో ఉన్నాయి ఈ నియమాలు సాధారణంగా పరిశుభ్రత మరియు ఆరోగ్యంపై దృష్టిపెడతాయి ఎలా అనగా కొన్ని సంస్కృతుల్లో బహిష్టు సమయంలో ఆడవారు ఆలయాలు లేదా ఇతర పవిత్ర ప్రదేశాలను సందర్శించడానికి అనుమతించబడరు ఇతర సంస్కృతులలో బహిస్ బహిష్టు సమయంలో ఆడవారు కొన్ని ఆహారాలు తినడానికి లేదా కొన్ని పనులు చేయడానికి అనుమతించబడరు భారతదేశంలో రుతుక్రమం గురించి అవగాహన పెంచటానికి అనే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అనేక పుస్తకాలు వెబ్సైట్లో కూడా కార్యకలాపాలు అందుబాటులో ఉన్నాయి ఈ అవగాహన పెంచటానికి అనేక ఎన్జీఓలు కూడా పనిచేస్తున్నాయి ఈ విధంగా భారత దేశంలో వివిధ సంస్కృతులలో రుతుక్రమం గురించి వివిధ అభిప్రాయాలు మరియు నమ్మకాలు ఉన్నాయని నేను అర్థం చేసుకున్నాను అయితే రుతుక్రమం ఒక సహజ ప్రక్రియ అని మరియు దాని గురించి అవగాహన పెంచటం ముఖ్యమని నేను నమ్ముతున్నాను